హలో మీరు కెమెరా మ్యాన్యేనా ప్రీవెడ్డింగ్ షూట్ అంటే మాకు మ్యారేజ్ ఉంది ఏప్రిల్ ఫైవు దానికి మీరు కొంచెం అదే ప్రీవెడ్డింగ్ షూట్ షాట్ డ్రోను అంటే మొత్తం కలిపి ఎంత అవుతుంది అమౌంటు మొత్తం కలిపి టూ ల్యాక్సు అంటే కొంచెం తగ్గించగలరు కదా డిస్కౌంటు ఏంటి మొత్తం ప్రీవెడ్డింగ్ షూటు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అన్నా

అంటే హై కెమేరాసా క్వాలిటీ క్వాలిటీగా కరెక్టుగా ఏప్రిల్ ఫైవ్ అండీ మార్నింగ్ నుంచీ ఆఫ్టర్నూన్ దాకా ఉంటుంది కిస్టియన్స్ మ్యారేజు అంటే ఎప్పుడు పెడదామని ప్రీవెడ్డింగ్ షూటు ఓకే

అంటే ఆరోజు మనీ మనీ ఎంత అవుతుంది ఆ రోజుకి అంటే ప్రీవెడ్డింగ్ షూట్కి చేస్తారు కదా

సరే అన్నా ఓకే అన్నా అలాగే